ఏలూరు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో వివిధ రకాల విద్యా సంస్థలు ఉన్నాయి ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయి వరకు విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ స్కూల్లు ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఈ పాఠశాలలు ప్రభుత్వం నుండి నిధులు పొందుతాయి మరియు విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తాయి ప్రైవేట్ స్కూల్లు ఏలూరు జిల్లాలో వివిధ రకాల ప్రైవేట్ స్కూల్లు ఉన్నాయి వీటిలో సిద్ధార్థ స్కూల్ సెయింట్ థెరిస్సా స్కూల్ గురుకుల స్కూల్ బ్రిషబ్ కాళీ స్కూల్ మొదలైనవి ప్రముఖ స్కూల్లు ఈ స్కూల్లు విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ మరియు సౌకర్యాలను అందిస్తాయి స్కూల్ ఫీజులు ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువగా ఉంటాయి కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఏలూరు జిల్లాలో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వీటిలో సర్ సిఆర్ఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు టెక్నికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ మొదలైనవి ప్రముఖ విద్యా సంస్థలు ఈ సంస్థలు వివిధ రకాల విద్యా కార్యక్రమాలను అందిస్తాయి ఫీజులు కార్యక్రమం మరియు సంస్థపై ఆధారపడి ఉంటాయి వృత్తి విద్యా శిక్షణ ఏలూరు జిల్లాలో అనేక వృత్తి విద్యాసంస్థలు ఉన్నాయి వీటిలో ఐఐటీలు ఐటిఐలు పాలిటెక్నిక్లు ట్రేడ్ స్కూల్లు మొదలైనవి ఉన్నాయి ఈ సంస్థలు వివిధ రకాల వృత్తి నైపుణ్యాలను అందిస్తాయి ఫీజులు కార్యక్రమం మరియు సంస్థపై ఆధారపడి ఉంటాయి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కోర్సులు విషయాలు ఏలూరు జిల్లాలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కోర్సులు విషయాలు కింది విధంగా ఉన్నాయి ఇంజనీరింగ్ ఫార్మసీ వైద్యశాస్త్రం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లాయర్ టెక్నికల్ ట్రేడింగ్ ఈ కోర్సులకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే అవి ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి